పూర్వకాలం పెన్ను లతో రాయడం చాలా ఇష్టం చాలా మంది పెన్ను తోనే రాసి సమాచారాన్ని పంపడానికి ఇష్టపడేవారు పెన్ను తో ఉత్తరాలు రాసి దాన్ని పోస్ట్ ద్వారా వేసి అనేకమందికి ఇక్కడ నుంచి దూర దేశాలకు సమాచారం అందించడానికి చాలా బాగుండేది కానీ ఇప్పుడు ఇటీవల సంవత్సరాల్లో అయితే ల్యాప్ టాప్ ద్వారా మెసేజ్లు ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడానికి అనేక సమాచారం దాని ద్వారే తెలుస్తుంది పెన్ను తో రాయడానికి ఎవరు ఇష్టపడట్లేదు ఫోన్ ద్వారా మెసేజ్లు చేసుకుంటున్నారు చాటింగ్ చేసుకుంటున్నారు ఇంకా అనేకంగా వారి సమాచారం వీరు వీరి సమాచారం వారు తెలుసుకుంటున్నారు ఇప్పుడున్న సంవత్సరాలు ఎక్కువగా అయితే పెన్ను తో రాసేవారు లేరు అందరూ చాటింగ్స్ మొబైల్సు ఫోన్ ఫోన్ కాల్స్ అన్నీ ఇవే ఇప్పుడున్న సంవత్సరాలయితే